హలో అండి ఆ నా పేరు రాజారావు అండి నేను ఆంద్రప్రదేశ్ వద్దాము అనుకుంటున్నాను అండి బిర్యానీ తయారీ చూ తెలుసుకోడానికి ఇక్కడ గూగుల్లో కొడితే మీ పే మీ సెంటర్ పేరు వచ్చింది అండి బల్లా బిర్యానీ సెల్లెర్స్ అని అందుకే మీకు నంబరు కనపడితే కాల్ చేస్తున్నాను అండి కొంచెం మీ బిర్యానీ యొక్క వివరాలు చెప్పగలరా ఆ అవును ఓకే అండి

ఓకే అండి మేము పేర్లు సగం సగం వరకు మేము వినలేదు అండి కొంచెం ఆ బిర్యానీలు ఎక్కడ ఏ ప్లే ఏ చోటులో బాగుంటాయి కొంచెం చెప్పగలరా అండి ఆ ఫ్రై బిర్యానీ ఎక్కడ బాగుంటుంది ఇవి అన్నీ ఇలాంటివి చెప్పగలరా కొంచెం

మటన్ బిర్యానీలు ఫిష్ బిర్యానీలు అలా ఉండవు అండి ఓన్లీ చికెన్ ఏ ఉంటాయి అండి ఆంధ్రాలో బిర్యానీలు మంచిగా ఉంటాయి కదా అండి బాగానే ఉంటాయి కదా అండి తినడానికి అండి ఓకే అందరు వద్దాము అనుకుంటున్నాము అందుకని తెలుసుకుందాము అని చూస్తున్నము ఓకే అండి ఎం ఎంత్ ఎంత ఉంటుంది అండి అంటే అంటే ఒక్కొక్క బిర్యానీ ఎంత ఉంటుంది అండి ఒక వంద రూపాయల లోపు ఉంటుందా అండి మటను మటన్ కూడా ఆ అంత రేటులో ఉంటాయా అండి తగు తగ్గుతాయా అండి ఖచ్చితంగా ఆంధ్ర వస్తే ఈ బిర్యానీ ట్రై చేయాలి అని అని నేమ్ ఏమైనా ఉందా అండి పేరు ఒక బిర్యానీ పేరు ఇంకేమి లేదు అండి అంతే అండి మాకు తెలుసుకుందాము అనుకున్నాము థ్యాంక్ యూ ఆ సరే అండి బై